ప్రస్తుత బైకింగ్ ప్రపంచంలో చాలా కీలకమైన మార్పులు మరియు ట్రెండ్ కనపడుతున్నాయి ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైక్స్ వినియోగం విపరీతంగా పెరిగింది ఇది ప్రధానంగా శక్తి మరియు సామర్థ్యాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది మరియు పట్టణాలలో ట్రాఫిక్ సమస్యలను కూడా కొంతవరకు తగ్గిస్తుంది ఇంకా అడ్వెంచర్ మరియు గ్రావెల్ బైకింగ్కు ఆదరణ పెరిగింది ఇవి మనకు కొత్త ప్రాంతాలు అడవులు కొండలు వంటి ప్రదేశాలలో ప్రయాణించే అవకాశం కలిగించడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నాయి చాలామంది యువత ఈ రకమైన బైకింగ్కు ఒక ప్యాషన్గా తీసుకుంటున్నారు ఇక స్మార్ట్ టెక్నాలజీ కూడా బైక్లోకి ప్రవేశించి జిపిఎస్ ట్రాకింగ్ హార్ట్ రేట్ మానిటరింగ్ మరియు బైక్కు ఫోన్లో కనెక్ట్ చేయగలిగే సౌకర్యాలు మరింత సౌకర్యవంతమైన బైకింగ్ అనుభవాన్ని ఇస్తున్నాయి ఇక చివరిగా చెప్పాల్సిన విషయం పర్యావరణానికి మద్దతుగా ఇవ్వాలని దృక్పథం కూడా బైకింగ్కు మరింత ప్రోత్సహిస్తుంది ఇంధన వాహనాలకు బదులుగా బైక్ను ఎంచుకోవడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో సహాయపడుతుంది ఈ మార్పులు అన్నీ బైకింగ్ రంగాన్ని కొత్త దిశగా తీసుకు వెళ్తున్నాయి మరియు ఇది భవిష్యత్తులో ఇంకా ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది ఇటువంటి బైకింగ్ పనులు ఎంతో మనిషికి ఉత్తేజాన్ని కలిగిస్తు ఒక మనిషి వేరే ప్రాంతానికి ప్రదేశానికి వెళ్ళాలి అంటే ఇతర మనుషులతో సహాయపడకుండా తన స్వతహగ తన యొక్క మోటార్ బైక్ ద్వారా వెళ్లే సామర్థ్యం ఎంతో అవకాశం కలిగిస్తు ఎంతో ఉపయోగం కలిగిస్తుంది ఇటువంటి బైకింగ్ రంగాన్ని కొత్త దిశగా తీసుకు వెళ్తున్నాయి మరియు ఇది భవిష్యత్తులో ఇంకా ప్రాచుర్యం పొందే అవకాశం ఉన్నది సో